నేను బ్యాంకులో లోన్ అయితే తీసుకున్నాను ఒకసారి ఎంత అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ లోన్ అయితే తీసుకున్నాను దానికి లోన్ కట్టాలి అంటే ఒకవేళ ఇన్కేస్ ఎప్పుడన్నా లోన్ కట్టకపోతే కాల్ చేయడం లేకపోతే ఫోన్లో బ్యాంక్లో ఉన్న మనీని అయితే కట్ చేయడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఇలా క ఇలా జరగకుండా ఉండి వాళ్ళకి కొంచెం టైం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను బ్యాంకు ఇప్పుడు లోన్ కడితే అది బాగుంటుంది ఒకవేళ లోన్ కట్టకపోతే దాని వల్ల చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అది అలాగ నాకైతే చాలా అది అనుభవం అయింది అలాగే ఇంకా ఏంటంటే కొంచెం ఇప్పుడు బ్యాంక్ కు వెళ్ళి లోన్ కట్టడం లేదు అంటే ఫోన్పేలో వాళ్ళు ఇచ్చి తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్కువ ఫోన్పే అనేది ఇంకా దానికి రాలేదు దానికి కూడా ఫోన్పే వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అది కూడా మెరుగుపరచాలని నేను కోరుకుంటున్నాను